ప్లీజ్ టెల్ ద పాజిటివ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాండ్ విత్ యువర్ ఫస్ట్ ప్రాడక్ట్ నాకు మొ మొదట్లో మొటిమలు అనేవి చాలా ఉండేవి నేను మొటిమలలో చాలా ఇబ్బంది పడు పడేదాన్ని నాకు హిమాలయ ముఖం కడిగే మందుని తీసుకున్నాను అది వాడిన తర్వాత నా ముఖంలో మొటిమలు అన్నీ మాయమైపోయాయి ఇలా మొటిమల వల్ల ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్పాను వాళ్ళు కూడా వాడుతున్నారు మరియు నా స్నేహితులు నా కుటుంబ సభ్యులు కి చెప్పాను వాళ్ళు కూడా వాడుతున్నారు వాళ్ళకు కూడా మొటిమల సమస్య అనేది పోతు పొయ్యింది ఈ ప్రాడక్ట్ అనేది చాలా బాగుంది